తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఏడు లక్షల డెబ్భై ఏడు వేల ఏడు వందల డెబ్భై ఏడు ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు